సార్ నమస్తే సార్ సార్ నా పేరు హరికృష్ణా అండి సార్ మేము హైదరాబాదులో ఉంటాము మేము విజయవాడ అంటే కృష్ణా జిల్లా దగ్గరలో ఒకటి మోపిదేవి టెంపుల్ అని ఫేమస్ టెంపుల్ ఉందంటా సార్ అది దానికి వెళ్దాము అనుకుంటున్నాము అది విజయవాడ నుంచి ఎన్ని కిలోమీటర్లుంటుది సార్ మనకి విజయవాడ్నుంచి అక్కడికి వెళ్ళడానికి కారు ఏమైనా ఏర్పాటు చెయ్యగలుగుతారా ట్రావెల్స్ నుంచి సార్ సార్ అక్కడ మనకేమైనా స్టే చెయ్యడానికి అవకాశం ఉంటుందా లాడ్జ్లు కానీ ఏమైనా అవునాండి అంటే మనకి అక్కడ జర్నీ ఎన్ని గంటలు పడుతుంది సార్ అక్కడ విజయవాడ నుంచి అయితే త్రీ అవర్స్ పడుతుంది అక్కడ మధ్యాహ్నం లంచ్ అంటే వాళ్ళ అన్నదానం ఏమైనా ఉంటుందా సార్ మనం బయట హోటల్లో తినొచ్చా

అదే మాకైతే ఒక కారు ఒకటి కావాలి సార్ అది కారు ఒకటి బుక్ చేయించి అక్కడే మాకు దర్శనం అక్కడ పక్కనున్న స్థలాలు కూడా మాకు విజయవాడ దాని పరిసర ప్రాంతాలు కూడా చూపించేలాగా మోపీదేవి టెంపుల్తో సహా చూపించేలాగా ప్లాన్ చెయ్యండి సార్ మీకెంత అమౌంట్ అవుతుందో మేము పే చేస్తాము మేము ట్రైన్కే వస్తాము ట్రైన్కి వస్తాము ట్రైన్కి వస్తాము మీకు డేటు కూడా మేము ముందే చెప్పి చెప్తాము సార్ ఓకే అండి థ్యాంక్ యూ